నమస్తే అండి మేస్త్రిగారు సార్ మీతో మాట్లాడాలండి ఒకసారి రండి అదేనండి మా ఇల్లు ఒకటి ఉంది కదండీ ఇంటి పైన స్టోరేజ్ రూమ్ ఒకటి వేసుకుందామని అనుకుంటున్నాం దానికి అంటే ఎంత స్పేస్లో వేస్కుంటే బాగుంటుంది దానికి ఏమేం అవసరమో ఒకసారి మీరు చెప్తారని చెప్పి రమ్మన్నాను సరేనండి రండి రండి వెళ్దాం రండి చిన్న ఒక స్టోరేజ్ రూమ్ కింద ఏమన్నా ఎప్పుడైనా పైకి వచ్చి ఉండేలాగా ఏదో ఒక రూమ్ కట్టుకుందాము అని అదేండి ఒక అదేండి ఇలాగ ఒక ఒక పక్కకి ఓ రూమ్ కింద

సరేనండి వెనకాల మరి బెటర్ అంటున్నారు కాబట్టి వెనకాల కట్టుకుందాం సరే అండి అదే మీరు ఎలా చెప్తే అలాగేండి ఎలాగ మనకి బాగుంటుందో అలాగ మీరు ప్లాన్ చేద్దురు గానీ సరేనండి ఇప్పుడు అది ఇప్పుడు కా కాంట్రాక్ట్ అయితే ఎంత పడుతుంది అంటారు లేకపోతే కూలికి అంటే మనకి ఏది వీలుగా ఉంటుంది బెటరండి కూలీ బెస్ట్ అంటారా లేకపోతే కాంట్రాక్ట్ ఇవ్వడం బెస్ట్ మీరు సరేనండి అవునండి అవును అవును అవునండి అవును స్లాబ్ వేసేద్దాము అండి షెడ్ అంటే మళ్ళీ ఎప్పుడన్నా వేడి వచ్చేస్తుంది కదండి స్లాబ్ అయితే కొద్దిగా బాగుంటుంది కలుపుకోవటానికి కూడా స్లాబ్ యూజ్ సరేనండి

సరే అండి సరే అదే మాములుగా మన కూలీ అయితే గనక ఎంత అవుతుందండి ఓకే ఓకే అండి సరే అండి ఇద్దరు వస్తారా సరే అండి సరే అలాగ మనకి ఎన్ని రోజులు అవుతుంది అంటే అన్ని రోజులకి రాకపోవచ్చు అవునండి అవునవును సరేండి సరే సరేండి అంటే మనకి కూలీ బెటర్ అయితే మనకి చెప్పలేం కదండీ ఎప్పుడు ఎవరు వస్తారో రారో మీకు కూడా త్వరగా అవ్వదు దాన్ని బట్టి కాంట్రాక్ట్ అయితే మీకు కొద్దిగా త్వరగా చేసి పెడతారు అవునండి అవును కాంట్రాక్టే చేద్దురుగాని లేండి కాంట్రాక్ట్ ఇంక ఎంత అవుతుంది అంటారు దాన్ని బట్టి అంతే సరేనండి సరేనండి సరే ఉంటానండి